ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వర్షం వర్షంలో వచ్చినటువంటి వర్షపు నీటిని ఎప్పటికప్పుడు నీళ్ళు వెళ్ళిపోయే విధంగా జమ కాకుండా చర్యలు తీసుకుంటు ఉంటాను అలాగే చెత్తను తడి తడి చెత్త మరియు పొడి చెత్తలుగా విభజించి గ్రామాలలో వచ్చేటటువంటి చెత్త బుట్టలకు అందిస్తు ఉంటాను అదేవిధంగా చెత్తతో కంఫ్ ఎర్మీ కంఫోర్ట్స్ను కూడా తయారు చేస్తు ఉంటాను